సరే అయితే ముఖ్యంగా శని త్రయోదశి గురించి తెలుసుకుందాం త్రయోదశి వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నమవుతాడు సకలసుఖాలు సర్వ సంపదల కోసం ఈ వ్రతం చేస్తారు ముఖ్యంగా అధికారం హోదా కావాలనుకునే వారు త్రయోదశి వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో శ్రద్ధగా చేసినట్లయితే ధన ధాన్యాలు భోగభాగ్యాలు వీటికీ కొదవ ఉండదు అన్నీ పూజల వ్రతాల మాదిరిగా త్రయోదశి వ్రతాన్ని ఉదయం వేళ చేయరు సూర్యాస్తమయం నుండి రాత్రి రెండు గడియల లోపు ఈ పూజ చేస్తారు ఏ నెలలోనైనా త్రయోదశి నాడు ఈ వ్రతం చేసుకోవచ్చు శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు కనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ ఎక్కువగా విశేషంగా ఉంటుంది ఈ ఒక్క వ్రత విధానం గురించి ఎట్లా చేసుకోవాలి ఏందీ దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని కూడా అంటారు ఈ శనిత్రయోదశి వ్రతం ఆచరించడానికి హంగులు ఆర్భాటాలు ఏవి అక్కర్లేదు చాలా త్రయోదశి వ్రతంచాలా సులువు సులభం కూడా ఫలితం మాత్రం గొప్పగా ఉంటుంది అయితే ఇది సుదీర్ఘ కాలం పాటు చేయాల్సిన వ్రతం ప్రతి నెలలో వచ్చే రెండు త్రయోదశిలోను శుక్లపక్షం కృష్ణపక్షం అనే రెండు త్రయోదశులు వస్తాయి త్రయోదశి వ్రతం చేయాలి అలా పదకొండు సంవత్సరాల పాటు ఆచరించాలి ఏదైనా ఆటకం వచ్చి మధ్యలో చేయలేకపోతే ఉద్యాపన చేసి ప్రతిమను విసర్జించవచ్చు సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో స్నానం చేయాలి పూజా మందిరాన్ని తూర్పు లేదా ఉత్తర దిక్కుకు ముఖం పెట్టి ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి మందిరంలో శివుని విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచాలి ఒకవేళ పరమేశ్వరుని ప్రతిమ లభించకపోతే తడి మట్టితో మహాశివుని రూపాన్ని రూపొందించుకొని శూళ పానయే నమః అనే మంత్రం ఉచ్చరిస్తూ ప్రతిష్టించాలి శుద్దోదకం పుష్పాలు గంధము అక్షింతలు మొదలైనవి సిద్ధంగా ఉంచుకోవాలి మెడలో రుద్రాక్ష మాల వేసుకుని నుదుట విభూది దిద్దుకోవాలి శివుని ప్రతిమకు ఎదురుగా కూర్చుని మమ శివప్రసాద ప్రాప్తి కామానాయ నమః ప్రదో ప్రదోష వ్రతాం హే భూతం శివ భోజనం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి గంధము సుమాలు అక్షంతలతో మహాశివుని భక్తిగా పూజించాలి పినాకనే పినాక పానయే నమః అంటూ ఆవాహన చేయాలి శివాయ నమః అంటూ అభిషేకం చేయాలి పశుపతేయ నమః అంటూ గంధం పుష్పాలు అక్షింతలు ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి జయనాధ కృపా సింధూ జయభక్తారి భంజన జయదూస్తరా సంసార సాగరోప్తారణ ప్రభో ప్రసీదా సే మహా విభాగ సంసార రష్యం ఖద్యంతహా సర్వపాపక్షయం కృత్వా రక్షమాం పరమేశ్వర అనే శ్లోకాన్ని భక్తిగా జపిస్తూ శివుని ప్రార్థించాలి ఓం మహాదేవాయ నమః అంటూ పూజించిన మూర్తిని వదిలేయాలి ఇది శనిత్రయోదశి యొక్క వ్రతము ఈ వ్రతాన్ని పదకొండు సంవత్సరాలు తప్పకుండా వరసగా ఆచరిస్తే భోగభాగ్యాలు ధన ధాన్య లాభాలు చేకూరి ఆ కుటుంబం సుఖ సంతోషాలతో వెలసిల్లుతుంది ఇది ఒక ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఆచరిస్తారు ఇది శనిత్రయోదశి యొక్క విశిష్ట ఫలితము ఇట్లాగే సంక్రాంతి విజయదశమి దసరా పంచమి ద్వాదశి మొదలగు పండుగలు మన మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎక్కువగా చేసుకుంటారు సంక్రాంతి అనగానే జనాల్లో పెద్ద పండగ పెద్ద పండుగల్లో కూడా పెద్ద పండగ అని సంక్రాంతికి పేరు వచ్చినది ఈ పెద్ద పండగ జనవరి పద్నాలుగు కానీ పదిహేనవ తేదీ కానీ ప్రతి సంవత్సరం వస్తుంది భోగి పండగ సంక్రాంతి కనుమ ఈ మూడు పండగలు విశిష్ట స విశిష్ట సంతతి ఆచరించినది అందువల్ల వీటికి విశిష్ట పేరు వచ్చినది ఎక్కువగా సంక్రాంతి పండగ అనగానే ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకునే పండుగ ఇది గంగిరెద్దుల మేళం గంగిరెద్దులు అందువల్ల భోగి పండగ అంటే భోగిమంటల్లో మన యొక్క పాత వస్తువులు కానీ ఇవన్నీ వేసి ఎక్కువగా తగలబెట్టేస్తారు భోగిమంటల్లో అంటే పీడ మన ఇంటికి పట్టిన పీడకానీ గ్రహ శాంతులు కానీ అన్నీ ఆ మంటల్లో కాలి దహనమైతే మన యొక్క జీవితాలు బాగుంటాయని ప్రజల యొక్క నమ్మకం అందువల్ల ప్రతి సంవత్సరం జనవరి పద్నాగవ తేదీ భోగి జరుపుకుంటారు తర్వాత రోజు సంక్రాంతి పండుగ వస్తుంది ఇక్కడ సంక్రాంతి పండగ అంటే ఎక్కడెక్కడ జనాలు అంతా వాళ్ళ సొంత ఊరులకి పోయి ఆ పండగను పండగను ఘనంగా జరుపుకుంటు సాయంత్రం గొబ్బెమ్మలు పెట్టుకుంటూ గంగిరెద్దు మేళాలతో తరవాత ఆటల పోటీలు పెట్టుకుంటూ ఆటల్లో గెలిచిన వాళ్లకి ప్రైజులు ఇస్తూ అందువల్ల ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సొంత ఉళ్ళకి పోయి సంక్రాంతి పండగని ఘనంగా జరుపుకొని ఆ మూడు రోజులు ఆనందంగా ప్రజలు సంతోషంగా ఉంటారు ఇకపోతే కనుమ పండుగ దీన్ని పశువుల పండుగ కూడా గుర్తిస్తారు జంతువులకి ముఖ్యంగా జంతువులకి ముఖ్యంగా వీటి గురించి జంతువుల కొమ్ములకి రంగులు వేయటం వాటి యొక్క నల్లేరుతో ఓ చుట్టూ ఇల్లు కట్టి వాటికి పొంగలి పొంగలి పొంగలి పెట్టి పశువులకి దానాలు పెట్టి పశువుల యొక్క అంటే నోరులేని జీవరాసులకూడా ఈ పండుగ కనుమ పండగ ప్రత్యేకత సంతరించుకున్నది అందువల్ల మనుషులకే కాదు జంతువులకు కూడా పండుగ లాగ చెప్పుకుంటూ మనం ఆ యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటాము ఇకపోతే దీపావళి దీపావళి అనేది పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఆనంద ఆనందంగా ఉండే పండుగ అది నరకాసురుడు వధించిన సత్యభామ విల్లంబు కృష్ణుడు సమస్యలో పడిపోయినప్పుడు సత్య భామ విల్లంబు తీసుకుని ఆ నరకాసుడిని బాణంతో సంహరిస్తుంది అందువల్ల దీనికి నరకాసుడి వధ ముందు రోజు నరక చతుర్దశి అని పేరు పెట్టుకుని ఆ నరకాసుడు చనిపోయినాడు కాబట్టి దాన్ని మనం తెల్లారి దీపావళి వెలిగి దీపాలు వెలిగిస్తూ దీపావళి పండుగ జరుపుకునే సాంప్రదాయం మనది అందువల్ల ఎక్కువ దీపావళి ఒక దుష్ట రాక్షసుండుని అంతరించిన రోజు కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అను పేరుతో ఆరోజు శ్రీకృష్ణ భగవానుడు దుష్టుని సంహరిస్తూ వచ్చాడు అందువల్ల నరకాసుడు చనిపోయిన రోజు కాబట్టి నరక చతుర్థశి అని తెల్లారి ప్రతి ఒక్కరూ దీపాలు దీపాలు వెలిగించి ఇంట్లోకి దీపాలు వెలిగిస్తూ ఆ ఇంటిని తేజోవంతంగా వె వెలసిల్లా వెలసింప చేస్తూ ప్రతి ఒక్కరు ఆనం ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి అలాగే పిల్లలు ఎంటర్టైన్మెంట్ కోసం టపాసులు తెచ్చి కాల్చుకుంటూ చిన్న కాకరత్తులు అన్ని ఆటపాసులతో ఆ పండుగని జనరంజకంగా జరుపుకుంటారు అందువల్ల దీపావళి పండుగలో కల్ల అది ముఖ్యమైన పండుగ అనికోవచ్చు దసరా ఇకపోతే ఇంకొక పండగ దసరా దసరా పండగ అంటే ఆ యొక్క నా ఆయుధాల పూజ అని కూడా ఇంకొక పేరు చెప్పొచ్చు ఆ రోజు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఆయుధాలన్నీ జమ్మి చెట్టు మీద దాచి పెడతారు జమ్మి చెట్టు మీద అందువల్ల ఆ జమ్మి చెట్టుకి అందులో జమ్మి చెట్టుకి పూజ చేస్తారు జమ్మి చెట్టుకు కూడా ఒక పూజ చేసుకున్నదానికి అర్హత సంపాదించుకున్న చెట్టు అన్నమాట ఆ జమ్మిచెట్టు ఆ జమ్మి చెట్టు మీద ఆయుధాలన్నీ తీసుకొచ్చి పూజ చేసుకొని అందు అందువల్ల ఆయుధపూజ అని పేరు కూడా వచ్చింది ఆయుధపూజ ప్రతి యొక్క వాహనానికి ప్రతి ఒక్కరూ వాహనానికి నిమ్మకాయలు భోగి పళ్ళు భోగి పూ పూలు పెట్టి పూజ చేసుకుంటూ ప్రతివాహనము కూడా వాహనాల పూజ కింద అని కూడా అంటారన్న మాట ప్రతి ఒక్కరూ చేసుకునే పండగ దసరా పండుగ ఎక్కువగా ఉద్యోగస్తులకు కూడా కానీ ఆరోజు ఎంప్లాయిస్ కూడా దసరా అడ్వాన్స్ అని కూడా ఇస్తారు ఒకరోజు ప్రైవేట్ ఉద్యోగులకు కానీ దసరా అడ్వాన్సు ఐదు వేలు ఇచ్చి పండగను జల్సా చేసుకోండి అన్నా టైప్లో పండుగని ఆనందంగా చేసుకునే పండుగ దసరా పండగ ఆరోజు గనంగా జరుపు జరుపుకుంటారు అన్నమాట దసరా పండుగని ఇంకొక పండగొచ్చి ద్వాదశి ద్వాదశి పండుగ ద్వాదశి త్రయోదశి ద్వాదశి నక్షత్రాలలో వచ్చే పండుగ ద్వాదశి వ్రతం కూడా చేసుకుంటారు అందువల్ల ద్వాదశి వ్రతం కూడా అది కూడా పండుగ లాగా చేసుకుంటారు ఇకపోతే క్రిస్టియన్కి సంబంధించిన క్రిస్టియన్ క్రిస్టమస్ అదే డిసెంబరు ప్రతినెల డిసెంబరు ఇరవై ఐదవ తేదీ వచ్చే పండగ క్రిస్టియన్స్ సంబంధించింది కాబట్టి క్రిస్టమస్ దాన్ని ఎక్కువగా ఆనంద ఉత్సవాలతో జరుపుకునే పండుగ క్రిస్టమస్ దీన్ని ఎక్కువగా క్రి క్రిస్టియన్ మతస్తులు చేసుకుంటారు కాబట్టి దీన్ని క్రిస్టమస్ అని పేరు వచ్చింది అందువల్ల ఆ క్రిస్టమస్ కూడా ఈ పండుగల్లో ఒక ముఖ్యమైన పండుగ పోతే రంజాన్ పండుగ రంజాన్ పండగ యొక్క ముస్లిమ్స్కి సంబంధించినది కాబట్టి అందువల్ల ఏ మతస్తులు సంబంధించినది ఆ మతస్తులు పండుగ జరుపుకుంటూ ఆనంద ఉత్సవాలతో రంజాన్ పండుగ ఆరోజు ముస్లిమ్స్ అంతా దర్గాకి వెళ్లి పూజలు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఇష్ట దైవమైన దర్గాని దర్గా దర్శనం చేసుకుని అందువల్ల రంజాన్ పండగ ముఖ్యంగా చేసుకుంటారు ముస్లిమ్స్ తర్వాత బక్రీద్ పండుగ కూడా ముఖ్యమైనది వాళ్ళకి బక్రీద్ అంటే ఆనందంగా జరుపుకునే పండుగ వాళల్లో అదొక పండగ ఈ విధంగా మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కువగా పండుగలు అనేవి మనుషుల యొక్క ఆనందింప చేసేదానికి మనిషి యొక్క ఆరోగ్యాన్ని పెంచేదానికి మనుషుల యొక్క సుఖ సంతోషాలను మన పండుగలను పెట్టుకొని పండగలు చేసుకుంటూ ఆనందంగా జీవితం గడపాలని మన పెద్దవారు పండుగలు పెట్టారు అందువల్ల ఈ పండుగ కూడా ముఖ్యమైనవి అందువల్ల పండుగల్లో కూడా రకరకాల పండుగలు ఉన్నాయి కాబట్టి ఆనందంగా జరుపుకునే పండుగ ఇయి ముఖ్యమైన పండుగలు